అన్ని ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించే సాంప్రదాయ పండగలు ఈవెంట్లు జరుగుతాయా అంటే జరుగుతాయండి ఈ సంక్రాంతి దసరా వినాయక చవితి ఈ పండుగ కాలాలలో అయితే ఈ ఈవెంట్లు అనేవి ఎక్కువ శాతంలో ఎక్కువ మోతాదుల్లో అయితే ఇవి ఏంటంటే ఎవరైనా బయట వాళ్ళు జరుగుతాయండి ఇవన్నీ కూడా తదుపరి ఆ ప్లేసు లకు వచ్చే వాళ్ళు పర్యా అక్కడున్న వాటిని పరామర్శించడానికి వచ్చినపుడు చూడడానికి వచ్చినపుడు ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఒక కన్నుల విందుగా ఉంటుందండి సంబరాల్లో పాల్గొనేవాళ్ళకి అనుమతి ఇస్తారా అంటే ఖచ్చితంగా అనుమతి ఉంటుంది అండి అందులో మీరు మాత్రమే పాల్గొనాలి మీరు పాల్గొనకూడదు వంటి నియమాలు అంటూ ఏమీ ఉండవు ఎవరైనా పాల్గొనవచ్చు అండి కానీ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పూజ లేకపోతే ఈ నాట్యం ఇలాంటి వాటిల్లో ఏంటంటే వాటికైతే అనుమతి ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే కళలో నిపుణత నైపుణ్యం కలవారు వచ్చి చేస్తారు కాబట్టి వాళ్లకు అ తే అందులోకి అయితే అనుమతి ఉండదు మిగతా అన్ని వాటిల్లోకి భోజనాలకి లేకపోతే ప్రసాదం వాటిల్లోకి వాటి అన్నిటిలోకి కూడా వీళ్ళకైతే అనుమతి ఉంటుంది అండి